టికెట్ తీసుకోండి సార్ ఎక్కడ దిగాలి మయాపూరా ఈ బస్సు అలా వెళ్ళదు సార్ టూ వన్ నైన్ కాదు సార్ ఇది టూ టూ నైన్ రోడ్ ఇది ఎల్బ నగర్ నుండి పటాంచరు వెళ్తుంది మీరు ఎక్కడి నుంచి ఎక్కారు సార్ సమస్య లేదు సార్ చాలా మందికి ఇలాగనే అవుతుంది మరి మియాపూర్ వెళ్ళాలంటే బేగుంపేట్ స్టేషన్ దగ్గర దిగుతే బెటర్ సార్ అవును అక్కడికి వెళ్తే మయాపూర్ వైపు అయితే చాలా బస్సులు దొరుకుతాయి ఇప్పుడు కాదు సార్ తర్వాత స్టాప్ దగ్గర ఆగుతాం అక్కడ దిగండి ట్రాఫిక్ వల్లే బస్సు నెమదిగా వెళ్తుంది సార్ మేము త్వరగా తీసుకెళ్ళడానికి చూస్తున్నాం దాదాపు ఐదేల్లుగా సార్ రోజు ఎన్నో ప్రయాణికులు ఇలానే పొరపాటవుతుంటారు నిజమే సార్ కొందరు గమననించకుండా డిఫరెంట్ రూట్స్లో వెళ్ళే బస్సులు ఎక్కేస్తారు అది మంచిది సార్ కొన్ని బస్సులు రూట్ నెంబర్లు దగ్గరగా ఉంటాయి కాబట్టి అందరూ గమనించి ఎక్కల్సి వస్తుంది ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు సార్ అలవాటు అయిపోయింది సార్ ప్రయానికులతో మాట్లాడి రోజు కొత్త అనుభవలువుతూ ఉంటాయి అవును సార్ కొందరు టికెట్ తీసుకోకుండా వెళ్తారు మరి కొందరు చిల్లర లేదంటారు వీలైనంత వరకు వరుపుగా బేజారు తీసుకుంటాం సార్ కానీ కొంతమంది వెనకపోతే మేము కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది సార్ మీరు ఏం చేస్తారు సార్ రేపటి నుంచి ఆఫీస్కి రజు వెళ్ళాలంటే కష్టమే కదా సార్ సార్ ఇదే మీ స్టాఫ్ సార్ ఇక్కడ దిగుగితే మియాపూర్కి బస్సు ఎక్కొచ్చు సార్ సమస్యం లేదు సార్ జార్రత్తగా వెళ్ళండి ఓకే సార్